నేను చదివిన పుస్తకాలలో నాకు బాగా నవ్వు తెెప్పించిన పుస్తకం బుడుగు మల్లపూడి వెంకటరమణ గారు రాసిన ఈ పుస్తకం పిల్లల ప్రపంచాన్ని చాలా సరదాగా సహజంగా చిత్రీకరిస్తుంది బుడుగు చేసే అల్లరి పనులు అతని అమాయకత్వం అతని మాటలు చదువుతుంటే కడుపు పగల నవ్వు వచ్చింది ముఖ్యంగా బుడుగు తన తల్లిదండ్రులను స్నేహితులను ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అలాగే అతని ప్రశ్నలకు వారు చెప్పే సమాధానాలు చాలా హాస్యభరితంగా ఉంటాయి ఈ పుస్తకంలో నాకు నవ్వు తెప్పించిన విషయం బుడుగు పాత్ర అతని మాటలు చేష్టలు ఆలోచనలు అన్నీ చాలా సరదాగా ఉంటాయి పిల్లల మనస్తత్వం మల్లపూడి వెంకట రమణ గారు చాలా చక్కగా అర్థం చేసుకొని ఆ పాత్రను స్పష్టంగా రాశారు బుడుగు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే విధానం అతను మాట్లాడే తీరు అతని ప్రశ్నలు చదువుతుంటే మన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి ముఖ్యంగా బుడుగు తన తల్లిదండ్రులతో మాట్లాడే సన్నివేశాలు అతని ప్రశ్నలకు వారు తడబడుతూ చెప్పే సమాధానాలు చదువుతుంటే నవ్వాగదు బుడుగు పుస్తకం కేవలం నవ్వడానికి కాదు ఆలోచింపజేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పుస్తకంలో పిల్లల అమాయకత్వం వారి ఆలోచనలు వారి వారు ప్రపంచం గురించి చాలా చక్కగా వివరించారు ఈ పుస్తకం చదివితే పిల్లల మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ పుస్తకం చదువుతుంటే మన చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చి మనసు తేలికవుతుంది అందుకే నాకు ఈ పుస్తకం చాలా ఇష్టం